హలో నమస్తే అండి చెప్పండి నేను గైడే మాట్లాడుతున్నాను మీకేం వివరాలు కావాలి ఓకే మ్యాడం నే గైడే మ్యాడం అరకు వ్యాలీ వచ్చేసి ఇప్పుడు ఇ ఈ ఆంధ్రా సైడ్ ఫేమస్ అనమాట నగరం ఈస్ట్ ఇండియాలో ఉంది అది వాటర్ ఫాల్స్లాగే అరకు వ్యాలీ బాగుంటుంది నేచర్ అంతా తర్వాతొచ్చి అక్కడ ట్రైబల్ మ్యూజియమ్స్ అన్నీ ఉంటుంది ట్రెక్కింగ్ కూడా వెళ్ళచ్చు చుట్టూ ఫారెస్ట్ ఏరియా అనమాట అది మీరు చిత్తూరు నుంచి అరకుకు రావాలంటే ఒక త్రీ అవర్స్ పడుతుంది సరేనా మీరక్కడ రీచయ్యాకా త్రీ అవర్సే అండి అక్కడనించి మీరు రీచయిన తర్వాత నాకు కాల్ చేసారంటే నేను మీకు చెప్తాను వివరాలు ఎక్కడికి రావాలనిచెప్పేసి మీరొస్తే నేను మొత్తం మీ ఎన్ని రోజులుంటారో డే మొత్తానికి రెసిడెన్సీ ఆరెంజ్ చేస్తాను మళ్ళీ ఫుడ్ నుంచి మొత్తం ప్రతి ట్రెక్కింగ్ అన్నీ చూసుకుంటాను ప్యాకేజ్ వచ్చేసి వన్ డే కొచ్చి టెన్ థౌసను టు డేస్ అంటే మీకొంచెం కొంచెం తగ్గిచ్చి ఫిఫ్టీన్ థౌసన్ చేసిస్తామండి

చెప్పండి ఎంతమందొస్తున్నారండి ఓకే అండి ఇద్దరికైతే ఇంకా కొంచెం తగ్గుతుంది ప్యాకేజ్ డ కపుల్ ప్యాకేజ్లోకొచ్చేస్తుంది సరే అండి ఓకే అండి

మీరు ఎంతమందొస్తారండి నా వాట్స్యాప్ నెంబర్కి డీటెయిల్స్ సెండ్ చేసేశారంటే నేను మీకు ప్యాకేజ్ అంతా సెండ్ చేసేస్తాను ఎందుకంటే ఒక్కరు రావడం కన్నా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్సు ఫ్రెండ్స్గా వచ్చారంటే ప్యాకేజెస్ ఉన్నాయి దానిబట్టి ఇంకా రేట్స్ వచ్చి నెగోషియేట్ చేసుకోవచ్చు ఉంటుందండి తప్పకుండ మీరు ఎంతమందొస్తే దాన్నిబట్టి డిస్కౌంట్ నేను చేపిస్తానండి సరే అండి ఏం మీరు వాట్స్యాప్ చేయండి ఇదే నా వాట్సాప్నంబరు సరేనా నేను మీకు డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో మీకు సెండ్ చేస్తాను సరే అండి థ్యాంక్స్ అండి